హలో చెప్పండి సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ అవునండి మార్నింగ్ బ్రేక్ఫా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది సార్ అన్ని టిఫిన్లు దానిలో దొరుకుతాయి సార్ మీకు ఏది కావాలంటే అయి దొరుకుతాయి సార్ కంఫర్టబుల్ రేట్లో ఉంటాయి సార్ ఏది సార్ ఇడ్లీ బోండా వడ దోశ ఉన్నది ప్లేయిన్ దోశ ఉన్నది మసాలా దోశ ఉన్నది పన్నీర్ దోశ బటర్ దోశ ఉంటాయి సార్ అవి లంచ్ సార్ మీల్స్ లంచ్ టైంకు మీల్స్ ఉంటాయి సార్ మీల్స్ అన్నీ మీకు ఏది కావాలంటే అది ఉంటుంది సార్ బిర్యానీ ఉంటుంది నాన్ నాన్ కావాలంటే నాన్ ఉంటుంది పన్నీర్ బటర్ మసాలా పాలక్ పన్నీర్ అన్నీ కర్రీస్ అన్నీ ఉంటాయి మరల స్టాటర్స్ కూడా ఉంటాయి ఈవినింగ్ స్టాటర్స్ ఉంటాయి సార్ చైనీస్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి మంచూరియా న్యూడిల్స్ అన్నీ చైనీస్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి సార్ ఈవినింగ్ డిన్నర్కి ఏమో నాన్ బటర్ నాన్ పన్నీర్ పాలక్ పన్నీర్ ఉంటాయి సార్ ఇంకా మీకు వెజ్ బిర్యా వెజ్ బిర్యానీ ఉంటుంది సార్ నాన్ వెజ్ ఉండదు సార్

వెజిటేరియన్ బడ్జెటు ఫ్రెండ్లీ బడ్జెట్ సార్ మీరు అఫోర్డ్ చేయగలుగుతారు ఇంకా మీకు వేరే పిజ్జా బర్గర్ ఏమన్న కావాలంటే కూడా ఉంటాయి సార్ మార్నింగ్ నైన్ టు టెన్ ఓ క్లాక్ దాకా ఉంటుంది సార్ నైట్ టెన్ ఓ క్లాక్ దాకా తెరిచి ఉంటుంది మీకు పార్సల్ అవైలబిలిటీ కూడా ఉన్నాయి దానికి దానికి కొంచెం ఎక్కువ కట్టాలి పార్సల్ అంటే క్యాషు ఫోన్పే అన్నీ నడుస్తాయి సార్ కార్డ్ అవైలబిలిటీ అన్నీ ఉన్నాయి సార్ థ్యాంక్ యూ సార్